పల్లె పట్టణ ప్రాంతాల ఆటల ఆడడంలో అనేక తేడాలు ఉన్నాయి పల్లె ప్రాంతాల ఆటలు ఆడటానికి ఎక్కువ స్థలం ఉంటుంది పల్లెలు చెట్ పిల్లలు చెట్లు పొలాలు వాగులు వంటి ప్రాంత ప్రదేశాలలో ఆటలు ఆడే అవకాశం ఉంటుంది వారు లాటి కొట్టడం ఊచుకొడి కోటి కోడి కోడి తాడు ఎక్కడి వంటి ఆటలు ఆడతారు పట్టణ ప్రాంతాల ఆటలు ఆడడానికి స్థలం తక్కువగా ఉంటుంది పిల్లలు ఇళ్ళల్లో బహిరంగ ప్రదేశాలలో ఆటలు ఆడే అవకాశం ఉంటుంది వారికి క్రికెట్ బ్రెన్టెన్ ఫుట్బాల్ వంటి ఆటలు ఆడతారు పల్లె పట్టణ ప్రాంతాలలో ఆటలు ఆడ ఆడటంలో కొన్ని ప్రధాన తేడాలు ఇక్కడ ఉన్నాయి స్థలం పల్లె ప్రాంతాల ఆటలు ఆడటానికి ఎక్కువ స్థలం ఉంటుంది పట్టణ ప్రాంతాల ఆటలు ఆడటానికి స్థలం తక్కువగా ఉంటుంది ఆటలు పల్లె ప్రాంతాలలో పిల్లలు సాంప్రదాయ ఆటలను ఆడతారు పట్టణ ప్రాంతాలలో ఆధునిక పిల్లలు ఆటలను ఆడతారు పరికరాలు పల్లె ప్రాంతాలలో పిల్లలు సాధారణంగా సాధారణ పరికరాలతో ఆటలు ఆడతారు పట్టణ ప్రాంతాల పిల్లలు ప్రత్యేకంగా పరికరాలతో ఆటలు ఆడతారు సహకారం పల్లెల పల్లెల్లో పిల్లలు సాధారణంగా ఒకరితో ఒకరు సహకరించుకుని ఆటలు ఆడతారు పట్టణ ప్రాంతాల పిల్లలు సాధారణంగా పోటీపడే ఆటలు ఆడతారు ఈ తేడాలు పిల్లల ఆరోగ్య సామాజిక అభివృద్ధి మరియు విద్యా అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి పల్లెల్లో పిల్లలు ఎక్కువగా శరీర శ్రమ చేస్తారు వారి సహకారం మరియు సమూహం పనితీరుపై దృష్టి పెడతారు పట్టణ ప్రాంతాల ఆధునిక పిల్లలు పరికరాలను ఉపయోగించి ఆటలు ఆడతారు వారి పోటీ పడడం మరి స్వయ స్వీయ ఉన్నతీకరణ దృష్టి పెడతారు పల్లె పట్టణ ప్రాంతాల పిల్లలకు ఆటలాడటానికి ఒకే అవకాశాలు కల్పించడం ముఖ్యం పల్లె ప్రాంతాలలో ఆట స్థలాలు మరియు ఆధునిక ఆట పరికరాలను అందించడం ద్వారా పిల్లలు ఆరోగ్యం మరియు విద్య అభివృద్ధిని పొందవచ్చు